నేను టీవీ ఆర్డర్ చేశాను హైయిర్ టీవీని ఎడ్జెస్ట్ చేయడం జరిగింది అయితే ఆర్డర్ అనేది ఖచ్చితమైన సమయంలో వచ్చింది కానీ టీవీ అనేది నేను యాభై ఒకటి ఇంచెస్ ఆర్డర్ చేస్తే ముఫై రెండు ఇంచెస్ మాత్రమే వచ్చింది దీని గురించి నేను కంప్లైంట్ కూడా చేశాను అంతే కాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు యూట్యూబ్ హార్ట్స్టార్ వంటి ఆన్లైన్ యాప్స్ కూడా లేవు ఓన్లీ కేబుల్ ద్వారా మాత్రమే టీవీ వర్క్ చేస్తుంది అదే విధంగా స్క్రీన్ కూడా స్క్రీన్ రాలేదు సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంది పిక్చర్ కూడా క్లారిటీగా రావడం లేదు స్టక్ అయిపోతుంది టీవీ ఆన్ చేసినప్పుడు చాలా సమయం తీసుకుంటుంది నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు అండి చాలా ఇబ్బందిగానే ఉంది నాకు అయితే ఓకే అండి థ్యాంక్యూ